అవునండి మీరు ఓకే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటా మీరు ఎక్కడ అనుకుంటున్నారండి ఇండోర్లో అనుకుంటున్నారా అవుట్డోంట్ అవుట్డోర్ అనుకుంటున్నారా అవుట్డోరా అయితే ఇండోర్కు ఒక కాస్ట్ ఉంటుంది అవుట్డోర్కు ఒక కాస్ట్ ఉంటుంది మీరు ఒకవేళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకుంటే కాస్ట్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది లేదు మేము పెట్టుకోవాలి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే దానికి వేరే ఛార్జ్ వేస్తామండి

మీరు పెట్టుకుంటారా ఓకే ఓకే అండి అయితే మాతో కలిపి మీకు ఒక బెనిఫిట్ ఏంది అంటే మేము ఆల్బమ్ చేసేటప్పుడు మీకు రే ప్రీ వెడ్డింగ్ షూట్ మేము ఒక క్యాలెండర్ టైప్ది అది మీకు ఫ్రీ గిఫ్ట్గా ఇస్తామండి అది ప్లస్ ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తాం అండి యా జనరల్గా ఎవరు ఎక్కడ ఇవ్వరు కానీ మా స్టూడియోస్లో మాత్రం మేము ఇస్తాము మీరు అవుట్డోర్ అంటున్నారు ఒకసారి మీరు డేట్ చెప్తారా అండి ఏ డేట్కి మేము ఫిక్స్ చేయాలి ఎందుకంటే మా ఓకే థర్టీ ఫస్ట్ మార్చా ఓ ఆరోజు షూట్ ప్లాన్ చేసు సో అవుట్డోర్ కాబట్టి మీ ముందే కొంచెం ముందు ప్రీవియస్ డే రోజు మీరు కొంచెం రెడీగా ఉండాలి ఎందుకంటే ఆ టైంకి మనం రీచ్ అవ్వాలి కాబట్టి డెస్టినేషన్కి మేము మా దగ్గర కాస్ట్యూమ్స్ మీరు ఒకసారి చూడండి చాలా బాగుంటాయి మీరు తీసుకోవాలి అనుకుంటే ఫర్ రెంటల్ పర్పస్ మేము ఇస్తాము లేదు మీరు తెచ్చుకుంటాను అంటే మీరు తెచ్చుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే దానికి చ ఓకే దానికి మేము ఛార్జ్ చేస్తాం అండి పర్ కాస్ట్యూమ్ అన్నట్టు ఛార్జ్ చేస్తాము దానికి యాక్సెసరీస్ కూడా మేము ఇస్తాము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఒకవేళ మీకు ఫొ ఓన్లీ ఫోటోస్తో పాటు వీడియో కూడా కావాలి అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది యా ఓకే మీకు మేకప్ మీరు అరేంజ్ చేసుకుంటారా మేము అరేంజ్ చేయాల అండి యా ఓకే అండి అయితే మీకు యా ఓకే ఈ బడ్జెట్ ఇదంతా ఒకసారి మనము మళ్ళీ డేట్ ఫిక్స్ అయ్యేముందు ఒకసారి కాల్ చేసి కన్ఫార్మ్ చేసుకుందాం అండి నేను అయితే ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజు డేట్ బ్లాక్ చేస్తున్నాను యా ఓకే థ్యాంక్ యూ అండి